హలో నమస్తే అండి అది అమృత రెస్టారెంటే కదండి ఓకే సరే అండి మీ అమృత రెస్టారెంట్లో ఆహారం చాలా రుచికరంగా ఉంటుందని మేము చాలాసార్లు బయటికి వెళ్ళినప్పుడల్లా మీ రెస్టారెంట్కే వచ్చి మేము ఆహారం తీసుకునే వాళ్ళం ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసిన కారణం ఏంటంటే మా ఇంటికి ఉన్నమట్టుగా బంధువులు వచ్చారండి వాళ్లకో వాళ్లకి ఆహారం కోసం మీ హోటల్కి ఫోన్ చేసానండి మీ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ చెప్తాను కొంచెం రాసుకోండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యాని రొయ్యల వేపుడు పీతల పులుసు చేపల వేపుడు నాటుకోడి పులుసు రొయ్యల బిర్యానీ రెండు మటన్ ధమ్ బిర్యానీ నాలుగు చికెన్ ధమ్ బిర్యానీ ఐదు పుల్కాలు ఐదు థంసప్ బాటిల్స్ కర్డ్ రైస్ ఐదు ఈ చెప్పిన ఈ ఆర్డర్ని మీరు రాసుకొని కొంచెం త్వరగా మా ఇంటికి ఆర్డరు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము మా ఇంటి అడ్రస్ ఇరగవరం కాలనీ దుర్గమ్మ గుడి వెనుక వీధి నాకు బయటికి వచ్చి ఆర్డర్ తీసుకునే అంత సమయం నాకు లేదండి అందుకనే నేను మీకు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాను మీరు త్వరగా తీసుకొచ్చి నాకు త్వరగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు